మేము చేసే చిరుతిళ్ళు అంటే ఆలు చిప్స్ చేస్తాను సో ఆలు చిప్స్ తరువాత గులాబ్ జామ్ చేస్తాను సో ఆలు చిప్స్ అంటే ఎలా అంటే ఫట్ ఫస్ట్ మేము మార్కెట్ అయితే స్టార్చ్ పొటాటోస్ ఉన్నాయో సో వాటిని తీసుకు వచ్చి చక్కగా వాష్ చేసి సో మనం చాపర్ ఆలు చాపర్ ఉంటుంది చాపర్తో మనం కట్ చేసుకొని వాటిని సాల్ట్ కొంచెం లైట్గా కలర్ వచ్చేలాగా పసుపు వేసి వాటర్లో నానపెట్టాలి వాటర్ నానపెట్టి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయిన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ బాయిల్ అయినాక ఈ చిప్స్ అందులో వేసుకొని కారం ఉప్పు వేసుకున్నట్టు అయితే బాగుంటుంది